ఫస్ట్ ప్రోడక్ట్ నేను ఆన్లైన్ మొబైల్ బుక్ చేశాను ఆ మొబైల్ పేరు రెడ్మి నైన్ ఫైవ్ మొబైల్ ఆ మొబైల్లో కెమెరా క్వాలిటీ మరియు నెట్వర్క్ స్పీడ్ కనెక్షన్ కూడా చాలా బాగుంది మరియు ఫోర్ జి మొబైల్ మరియు ఫోర్ జి మొబైల్ అయినా నెట్వర్క్ కనెక్షన్ బాగానే ఉంది మరియు హై ర్యామ్ అండ్ సిక్స్టీ ఫోర్ జీబీ ర్యామ్ మరియు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా క్వాలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఈ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ అండ్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ కెమెరా చాలా బాగా వస్తున్నాయి ఏవైనా డా ఫైల్స్ కానీ డా డాక్యూమెంట్స్ గా కానీ స్టోర్ చేసుకోవాలి అన్నా బాగానే చాలా ఉపయోగపడుతున్నాయి మరియు ఛార్జింగ్ కూడా బాగానే వస్తుంది క్విక్ చార్జర్ వన్ హావర్లో ఛార్జింగ్ ఎక్కుతుంది మరియు ఒక రోజంతా ఛార్జింగ్ కాస్తుంది బ్లూటూత్ కనెక్షన్ కూడా చాలా ఉంది బ్లూ టింగ్ ద్వారా వైర్లెస్ బ్లూటూత్ కనెక్షన్ మరియు హాట్స్పాట్ కనెక్షన్లు నెట్వర్క్ కనెక్షన్లు మొ మొత్తం టోటల్ ఆండ్రాయిడ్ సిస్టమ్ సిస్టమ్ వర్క్ మొత్తం చాలా బాగానే ఉంది లైట్ ఫ్లాష్ లైట్ కూడా చాలా బాగానే ఉంది కీ కీబోర్డు సిస్టమ్ మరియు మదర్ బోర్డు సిస్టమ్లో మొత్తం ఆల్ ఆల్ టోటల్ వర్క్ మొత్తం చాలా బాగానే ఉంది ఈ మొబైల్ చాలా బాగా ఉ ఉపయోగపడుతుంది ఈ మొబైల్ తీసుకోవాలని మా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను వాళ్ళు కూడా చాలా చాలామంది తీసుకున్నారు వాళ్ళకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎటువంటి డెడ్ డిస్ డిస్అడ్వాంటేజ్ అనేవి లేవు